అవును సార్ చెప్పండి సార్ ఓకే సార్ ఓకే సార్ అయితే మీరు కాకినాడలో దసరా కన్నా సార్ ద్రాక్షారంలో అయితే దసరా చాలా బాగా జరుగుద్ధి సార్ ఓకే సార్ ఓకే సార్ మీ ప్లాన్ ద్రాక్షారం ఓకే సార్ సో మీరు డైరెక్టుగా కాకినాడ వచ్చేస్తారా సార్ లేదంటే మేమే మీ ప్లేసుకొచ్చి కాకినాడ తీసుకురావాలా సార్ ఓకే సార్ అయితే కాకినాడ నుంచి మిమ్మల్ని ద్రాక్షారం తీసుకు వెళ్లాలా సార్ ఓకే సార్ అయితే ఈ ఫోర్ డేస్ కూడా కార్ మీదగ్గరే ఉండాలా సార్ సో మరి మీకు ఫుడ్ అకామిడేషన్ ఏమైనా కావాలా సార్ ఓకే సార్ ఓకే ఓకే సార్ సో అయితే మీకు ఓకే సార్ అయితే ఓన్లీ మేమైతే కార్ ఛార్జెస్ కూడా తీసుకొం సార్ ఓన్లీ డీజిల్ ఛార్జెస్ తీసుకుంటాము డ్రైవర్ ఎక్కడైతే మీకు డీజిల్ కొట్టిస్తున్నారో సార్ ఆ ప్లేసెస్లో మనీ పే చేస్తే చాలు సార్ ఇంక ఎక్స్ట్రా మనీ ఏం అవసరం లేదు ఓకే సార్ ఓకే సార్ సో ఆ సార్ మేము పర్ హెడ్ అయితే తీసుకొం సార్ ఓన్లీ డీజిల్ ఛార్జెస్ తీసుకుంటాము నెక్స్ట్ ఏంటంటే డ్రైవర్కి మీరు మనీ ఇవ్వవలసి వస్తుంది సార్ సో నేను ఫుల్ డే అంతా మీ దగ్గర ఉన్నారు కాబట్టి ఓన్లీ డ్రైవింగ్ అంతటికి కూడా సిక్స్ హండ్రెడ్ అయితే తీసుకుంటారు సార్ పర్ డే సో మీరు మార్నింగ్ మార్నింగ్ అయినా సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ వరకు అయితే సిక్స్ హండ్రెడ్ తీసుకుంటాడు సార్ లేదు నేను ఎక్స్ట్రా తీసుకుంటా ఎక్స్ట్రా టైం కావాలి నాకు ఇంకా టు అవర్స్ ఎక్స్ట్రా కావాలంటే సార్ పర్ టు హండ్రెడ్ టు అవర్స్కి హండ్రెడ్ అయితే ఎక్స్ట్రా పెరుగుద్ది సార్ ఓకే సార్ ఇవన్నీ మీకు ఓకే అయితే ఒకసారి ఓకే అని పెట్టండి సార్ మీరు వాట్సాప్ నెంబర్ నుంచి వెంటనే మేము మీకు కారు అండ్ మీ కార్ డీటెయిల్స్ అయితే పంపిస్తాం సార్

ఓకే థ్యాంక్ యు సార్